ఫోటోగ్రఫీ ఫ్రోటోగ్రఫీ అనగానే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అన్ని మనకి వస్తాయి ఇప్పుడు ఇప్పుడైతే వెడ్డింగ్స్లో అన్నిట్లో వీడియోస్ వీడియోస్ అండ్ ఫొటోస్ అంతా దానివల్ల చాలా మెమరీస్ ఏర్పడతాయి అందరికీ ఎప్పుడన్నా మనం ఫోన్లో మెమరీలో వేసుకొని పెన్ డ్రైవ్లో వేసుకొని అది మనం టీవీస్లో కానీ ఫోన్స్లో కానీ ఎక్కడైనా చూడవచ్చు అలా మెమరీస్ అంతా బాగుండే స్టోర్ చేసుకున్నట్టు అవుతుంది ఫోటోగ్రఫీ అంతా ఫొటోస్ మంచిగా ఎక్కడైనా రేర్ ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఫోటో ఫొటోస్ తీసుకొని ఇంస్టాగ్రామ్స్లో పోస్ట్ చేయడం కానీ ఎక్కడైనా ఆన్లైన్లో పోస్ట్ చేస్తే అంత లైక్స్ వ్యూస్ అంతా వస్తాయి ఇప్పుడు ఇప్పుడు నడుస్తుది అంతా కెమెరాస్ వల్లనే ఇంస్టాగ్రామ్ ఇంస్టాగ్రామ్ రీల్స్ కానీ అన్ని వీడియోస్ కానీ యూట్యూబ్లో వీడియోస్ కానీ స్ట్రీమింగ్ అంతా కెమెరాస్ వల్లనే వస్తుంది ఫోటోగ్రఫీ అనేది చాలా ఉపయోగపడుతుంది అందరికీ ఫోటోగ్రఫీ వీడియోస్ అన్ని బాగా తీసుకోవచ్చు ఫోటోగ్రఫీ చాలా యూస్ అవుతుంది ఫోటోగ్రఫీ ఇప్పుడు మనం కార్స్ కానీ రేసింగ్స్ కానీ ఇప్పుడు ఎక్కడ ఎక్కడ నుంచో సేవరల్ కమ్యూనికేషన్ అంతా ఫోటోగ్రఫీ వీడియోగ్రఫి వల్లే జరుగుతుంది ఫోటోగ్రఫీ వచ్చి ఇప్పుడు మనం ఎక్కడున్న టీవీ ప్రోగ్రామ్స్ ఎక్కడ జరుగుతున్న అక్కడ వీడియో తీసి ఇక్కడ మనకు అంతా వస్తుంది ట్రాన్స్మీట్ అవుతుంది మొత్తం ఈ ఫోటోగ్రఫీ చాలా యూస్ అవుతుంది అన్నింటికీ ఫోటోగ్రఫ్ ఫోటోస్ మంచిగా వీడియోస్ తీసుకోవచ్చు ఇప్పుడు మన ఫోన్లో కూడా అన్నీ ప్రతీ ఒక్క ఫోన్లో కెమెరా అయితే ఇంక్లూడ్ అయి ఉంటుంది ప్రతీ ఒక్క ఫోన్లో ఇప్పుడు ఎక్కడైనా కానీ మంచిగా ఇప్పుడు ఫోటోగ్రఫీ అయితే మంచి యూస్ అవుతుంది ఫోటోగ్రఫీ ఈస్ గుడ్